వికారాబాద్ నుండి షిరిడికి ఒంటరిగా వెళ్లాను సాయంత్రం వికారాబాద్ ట్రైన్ ఎక్కాను తెల్లారి షిరిడీలో దిగాను నాకు ఎదురైన సందర్భాలు ఏంది అంటే నేను చాలా భయపడ్డాను ఒంటరిగా ప్రయాణం చేశాను కాబట్టి ఒంటరిగా చేశాను కాబట్టి తెల్లారి షిరిడీ ఎలా చేరుకుంటానని ఒక టెన్షన్ ఉంది కానీ నైట్ నైట్ జర్నీ కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని ఉన్నాను మధ్యలో స్టేషన్లో అక్కడిక్కడ టైంపాస్ చేస్తూ వారితో వీరితో ముచ్చ ముచ్చటించాను ముచ్చటించి ముచ్చ టించి